వార్తల పరిశ్రమల్లో టెక్నాలజీ అనేక విధాలుగా సహాయపడింది ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ఇప్పుడు వార్త సంస్థలు తన కంటెంట్ను వెబ్సైట్ మొబైల్ యాప్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాయి డాటా జర్ జర్నలిజం డాటా జ డాటా జర్నలిజమ్ ద్వారా సున్నితమైన అంశాలపై లోతైన కథనాలు తయారు చేయడం సులభమైనది వర్చువల్ రియాలిటీ మరియు అగుమెంటెడ్ రియాలిటీ ఈ సాంకేతికతల ద్వారా వార్తను మరింత అనుభవపూర్వకంగా చూడగలరు క్లౌడ్ కంప్యూటింగ్ కంటెంట్ నిల్వ ప్రాసెసింగ్ కోసం క్లౌడ్ సేవలను ఉపయోగించడం ద్వారా వార్త సంస్థలు తన కార్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరు డిజిటల్ డిజిటల్ ప్రసారాలు రేడియో టెలివిజన్ ప్రసారాలు డిజిటల్ పార్లమెంట్లో మార్పులు చేయడం ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా వీటిని వినియోగించగలరు ఈ మార్పులు వార్తల పరిశ్రమలకు సమర్థవంతంగా వేగవంతంగా అవసరాలకు అనుగుణంగా మార్చుతాయి